వచ్చిందండి

హలో చెప్పండి మేడమ్ అవును మేడమ్ నేను హాస్టల్ మేనేజర్ని ఓకే మేడమ్ మ్యామ్ పర్ డే వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడమ్ మంత్లీ వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ పడుతుంది మాకు

ఫెసిలిటీస్ అంటే ఫుడ్డు హాట్ ఉంటాయండి హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ కొంచెం గీజర్ ఉంటుంది రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి ఎప్పటికప్పుడు మా క్లీన్ చేస్తూ ఉంటారు అన్నమాట వన్ నైన్ జార్

ఓకే అట్ల అట్ల ఏముండదు అండి మాకు ఇప్పుడు ఇక్కడ ఉన్న హాస్టల్స్లో మావే కొంచెం బెటర్ అన్నమాట మేము ఏమిటి అంటే వాళ్ళు ఏమిటి అంటే అంటే ఇంటి నుంచి వస్తారు కదా వాళ్ళు వాళ్ళని ఎప్పుడు మంచిగ చూసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఉంటాము అన్నమాట వాళ్ళకు అన్నీ ఫెసిలిటీస్ మేము కల్పిస్తాము అన్నమట ఫుడ్ ఫుడ్ అవ్వవచ్చు ఏవైనా వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాకానీ మాకు కంప్లైంట్ చేస్తే దాన్ని బట్టి మేము రియాక్షన్ రియాక్ట్ కూడా అవుతాము అచ్చా ఫోర్కి అట్లా ఉంటుందండి ఆఫ్టర్నూన్ వస్తారు వాళ్ళకి బట్టర్ మిల్క్ ఇస్తాము సండే సమ్మర్ కాబట్టి అట్లా ఓకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది లంచ్ రోజుకో రకం ఎర్లీ మార్నింగ్ అంటే అంటే సెవెన్ థర్టీ కల్లా అయిపోతుంది ఎయిట్ కల్లా మేము ప్రొవైడ్ చేస్తాము అన్నమాట వాళ్ళకి పెడతాము

ఓకే అండి ఓకే అండి ఓకే నో ప్రాబ్లం ఓకే అండి ఓకే అండి ఓకే